మా ప్రాంతంలో చాలామంది డాక్టర్లు ఉన్నారు ఆరోగ్య కార్యకర్తలను శిక్షణ ఇవ్వడానికి తగినన్ని విద్యా సంస్థలు కూడా ఉన్నాయి మా ప్రాంతంలో క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి డాక్టర్లు జ్ఞానం కలిగినటువంటి డాక్టర్లు ఉన్నారు వీరు మంచి వైద్యాన్ని కలిగి ఉన్నారు చేయడానికి ఆత్రుత ఉన్నవారు మా ప్రాంతంలో వైద్య అభ్య వైద్యం అభ్యసించడానికి తగిన మంచి వైద్య విద్య కాలేజీలు ఉన్నాయి డాక్టర్లు నర్సులు సర్జన్లు మెడికల్ లేదా నర్సింగ్ విద్యార్థులు మెడికల్ కాలేజెస్లో చదువుకుంటున్నారు మా ప్రాంతంలో ఉండేటువంటి పెద్ద పెద్ద మెడికల్ కాలేజెస్లో వీళ్ళందరూ కూడా చదువుకుంటున్నారు గవర్నమెంట్ కాలేజెస్లో కొంతమంది ప్రైవేట్ కాలేజెస్లో కొంతమంది చదువుకుంటున్నారు